నేను ఆర్డర్ చేశాను దయచేసి ఆ ఆర్డర్ రవాణాకు ఎంత సమయం పడుతుందో చెప్పండి ఇంకా ఎంత టైం పడుతుందో అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా ఆర్డర్ ఎక్కడ ఉందో డెలివరీకి ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పండి